చెప్పండి ఎంతమందండి ఐదుగురా అండి ఆహా అది ఎక్కడికండి ఊరేంటండి

ఆహా మొత్తం ఈ నాలుగు నాలుగు ప్లేసులు త్రీ డేస్ పడుతుంది అండి అకామిడేషన్ అన్ని మీకు అకామిడేషన్ మీరు చూసుకున్నారా అండి లేదంటే మేమే ఎక్కడైనా ఏర్పాటు చేయాలా అండి అది మీరు ఉండడానికి ఏదైనా హోటల్ మేమే చూపించమంటారా లేదంటే మీరు ఆల్రెడీ ఎక్కడన్నా చూసుకున్నారండి ఆహా అది మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్ళటానికి వెళ్లి రావడానికి అయితే ఆరువేలు అండి మీరు అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ అంటున్నారు కాబట్టి రాజమండ్రి కాబట్టి అక్కడి నుంచి మళ్లీ కాకినాడ వెళ్ళడానికి మొత్తం పద్దెనిమిదివేలు అవుతుంది అండి త్రీ డేస్ అండి ఎందుకంటే డ్రైవర్ కి సపరేట్ గా మీరే రూము ఫుడ్డు మీరే చూసుకోవాలండి మీరు అక్కడ దగ్గరలో ఎక్కడన్నారూమ్ గాని ఏదోకటి డబ్బులు ఇచ్చేసిన మావోళ్లు ఉంటారండి లేదంటే మీరే అక్కడే మీరే అక్కడే ఇంట్లో అందుకు పెట్టుకున్న పర్లే ఒక్కలే అండి ఒక్కలే వస్తారండి అతనికి ఫుడ్ అవన్నీ మీరే సపరేట్ గా చూసుకోవాలండి కారు డీజిల్ కూడా మీదేనండి అలాగే డీజిల్ లేదంటే టోల్ గేట్స్ అవి మేము చూసుకుంటాం అండి ఇదివరకు అంటే వాటిల్లోనే ఈ ఇది వరకు టోల్ టోల్ మధ్యలో వచ్చిన టోల్స్ అన్ని మీరు కట్టేవారండి ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు అంతా ఫాస్టాగ్ చేసేయడం వల్ల మేమే కట్టుకుంటున్నామండి అయి అందుకనే తక్కువేనండి అసలు త్రీ డేస్ రామండి మేము అసలు ఎందుకంటే పొద్దున సాయంత్రం తిరిగిన గాని మాకు అంతలా ఇంకా ఎక్కువే వస్తుంది కదండి పొద్దున నుంచి సాయంత్రం దాకా తిరిగితేనే కారు ఆరు ఆరువేలండి మళ్ళీ నైట్ కిరాయిలుంటాయి మళ్ళీ అలాగే మూడు రోజులు వేసుకున్నఎక్కువేనండి మూడు ఆర్లు డే రేపు ఎన్నింటికి అండి పొద్దున సరేండి